ఈరోజు నేను పాస్పోర్ట్ కార్యాలయానికి ఫోన్ చేసాను దాని తరువాత పాస్పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో తెలుసుకున్న కానీ నాకు ఈమెయిల్లో నోటిఫికేషన్ రాగానే నేను కార్యాలయానికి వచ్చి అందులో కొంత విషయం తెలుసుకున్న కానీ తరువాత ముందుకు ఎలా వెళ్ళాలో నాకు అర్థం కాలేదు కార్యాలయానికి కాల్ చేసిన తరువాత వాళ్ళు కొంత వివరాన్ని వివరించారు తరువాత అప్లికేషన్ యొక్క వివరాలు దాని తరువాత ఇంకా మిగతా వివత వివరాల గురించి తెలుసుకున్న పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయిన తరువాత ఎలా ముందుకు వెళ్ళాలి అక్కడ ఎంత ఇన్ఫర్మేషన్ ఎలా ఏమిటి అనేది నేను కార్యాలయంలో కాల్ చేసి తెలుసుకున్న